నేను మీ షోలో ఒక బ్యాగ్ బుక్ చేసిన మీ షోలో బ్యాగ్ బుక్ చేస్తే అది కాంబో ప్యాక్ అని ఇచ్చిరు ఓకే కాంబో ప్యాక్ అంటే ఒక ఫైవ్ బాగ్స్ వస్తాయి కదా ఎటు వెళ్ళిన యూజ్ చేసుకోవచ్చు ఒకటి కాకపోయిన ఒకటి యూజ్ చేసుకోవచ్చు అని నేను అనుకున్న ఓ అనుకున్నాక సరే ఇక కాంబో కదా వేయి రూపాయలలో మంచిగా తక్కువ రేటులో ఐదు బ్యాగులు వస్తునాయి కదా అని ఒకదానికి రెండు రెండు వందలు పడుతున్నాయి కదా అని ఇక మీ షోలో కదా కొంచెం డిస్కౌంట్తో కాంబో ఫైవ్ థౌసండ్కి ఫైవ్ ఇస్తున్నారు కదా అని బుక్ చేద్దామని బుక్ చేసిన ఇక బుక్ చేస్తే ఏమైంది ఆ కాంబో అని ఉంచిర్రు బుక్ చేసిన ఆర్డర్ తీసుకుర్రు ఓకే అయ్యింది అంత అయిపోయింది ఒక త్రీ ఫోర్ డేస్ త్రీ ఫోర్ డేస్ అయిపోయినాక డెలివరీ వచ్చింది ఇంటికి డెలివరీ వచ్చినంక ఎంత బ్యాగు అంటే థౌసండ్ అన్నారు అంటే నేను నేను బుక్ చేసిన దానిలో థౌసండ్ అని ఉంది కదా అట్లనే థౌసండ్ అన్నాక ఓకే సరే థౌసండ్ అని అంటున్నారు కదా అని థౌసండ్ ఇచ్చిన ఇచ్చినాక వాళ్ళు వెళ్ళినాక ఓపెన్ చేసి చూసిన ఓపెన్ చేసి చూసేసరికి ఆ ఈ బుక్ నేను ఆర్డర్ చేసిన దాంట్లో ఏమో కాంబో అని ఉంది ఫైవ్ బ్యాగ్స్ అని ఉన్నాయి వాళ్ళు డెలివరీ బాయ్ వచ్చి ఇచ్చినాక నేను అమౌంట్ ఇచ్చిన నేను ఇంట్లోకి వచ్చి ఓపెన్ చేసి చూసేసరికి దానిలో ఒకటి ఉంది నేను ఏమో ఐదు అనుకొని బుక్ చేస్తే ఒకటి అని వచ్చింది అందుకని నేను ఫీల్ అయినా అరే ఇన్ని ఘనం అనుకోని మంచిగా తక్కువ రేట్లలో వస్తుంది కదా అని వేయి రూపాయలు సరే వేయి రూపాయలు మంచిగా పొయిన ఐదు బ్యాగులు వస్తున్నాయి కదా అని నేను అనుకుంటే ఇట్లా వచ్చింది ఇక నాకు మంచిగా అనిపించలేదు మనం అనుకున్నది రాకపోతే ఇగ డిసప్పాయింట్ అవుతాం కదా ఆ కానీ ఇగ వాళ్ళు అట్లా పెట్టుడు కరెక్ట్ కాదు పెడితే ఒక బ్యాగు థౌసండ్ రూపీస్ అని పెట్టాలి ఫైవ్ బ్యాగ్స్ అని పెట్టి ఆర్డర్ చేసినాక ఆర్డర్ ఇంటికి వచ్చినాక ఫైవ్ బ్యాగ్స్కి థౌసండ్ అని ఎవరైన హ్యాపీగా ఫీల్ అవుతారు ఫైవ్ బ్యాగ్స్ ఆ అని హ్యాపీగా ఫీల్ అయినాక ఇంటికి వచ్చి చూసేసరికి ఒకటి వచ్చేసరికి డిసప్పాయింట్ అవుతారు ఏది ఉన్న క్లారిటీ పెట్టాలి ఏ యాప్ అయిన అంతే